తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఆరు